ఒక పెద్ద భాష నమూనగా నేను వ్యక్తిగత అనుభవాలను కలిగి లేను అయితే నేను సుదీర్ఘ బైకింగ్ ట్రిప్లలో ఆరోగ్యంగా ఉండటానికి మరియు నొప్పిని నివారించడానికి కొన్ని సలహాలను అందించగలను సరైన ఆహారం తినండి మీరు బైకింగ్ చేస్తున్నప్పుడు మీకు తగినంత శక్తి అందించే ఆహారాన్ని తినడం ముఖ్యం అందులో శక్తిని అందించే కార్బోహైడ్రేట్ ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉండాలి మీరు తరచుగా తినండి మరియు చిన్న భోజనాలను తినండి సరైన ద్రవాలు త్రాగండి బైకింగ్ చేస్తున్నప్పుడు మీరు తగినంత నీరు త్రాగడం ముఖ్యం ఇది మీకు తగినంత హైడ్రేట్గా ఉండటానికి మరియు కండరాల నొప్పి నివారించడానికి సహాయపడుతుంది సరైన స్థితిలో బైకింగ్ సెటప్ చేయండి మీరు బైకింగ్ సరైన స్థితిలో సెటప్ చేయడం ముఖ్యం ఇది మీకు సౌకర్యవంతంగా ఉండటానికి మరియు నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది